హలో గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా ఇది అక్క మీరు నేను ప్రక్కనే ప్రక్కన ఆఫీస్లోనే వర్క్ చేస్తాను ఇప్పుడు ఫుడ్ ఏమైనా మీల్స్ ఏమైనా ఇప్పుడు అవైలబుల్లో ఉందా అక్క వెజిటేరియన్ అయితే ఏం టైప్స్ ఉన్నాయి ఇవి ఎంత పడవచ్చు అక్క చెప్పండి ఫైవ్ హండ్రెడ్ వెజిటేరియన్ వెజ్లో ఎన్నైనా టైప్స్ ఉన్నాయి అక్క

రైస్ అన్లిమిటెడ్ ఆ అక్క వెజ్ నాన్వెజ్లో అయితే ఏమి ఉన్నాయి అక్క చికెన్ కర్రీ అయితే ఎంత అక్క ఏమైనా దాంట్లో ఏమైనా రేట్లు ఏమైనా సపరేట్ సపరేట్ ఉన్నాయా

మటన్ కర్రీ అయితే ఫిష్ ఉందా అక్క ఏమైనా ఫిష్ ఫ్రై ఎంత అక్క ఇది కబాబ్ ఏమైనా అవైలబుల్లో ఉందా అక్క సపరేట్ అది ఎంత పడవచ్చు అక్క కాల్ కేజీయా హాఫ్ కేజీయా అక్క కాల్ ఓకే అక్క కాల్ కేజీ అయితే ఒక టూ హండ్రెడ్ కొంచెం రేట్లు ఎక్కువ చెప్తున్నారు కదా అక్క ప్రక్కన హోటల్ అయితే కొంచెం తక్కువ చెప్తున్నారు అవునులే

మీరు ఏమైనా ఆర్డర్స్ ఏమైనా బయటికి కూడా ఇస్తారా అక్క అదే అక్క అంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఆఫీస్లో ఉన్నాను అంటే ఇట్లా జొమాటో వాళ్ళ మాదిరిగా ఏమైనా తెచ్చి ఇవ్వగలరా అంటున్నాను అవైలబుల్లో ఉన్నాయి మీరు దాంట్లో కూడా అది కూడా అవైలబుల్ ఉందా అక్క ఎన్ని నిమిషాలకి తెచ్చి ఇస్తారు అక్క ఒకవేళ తెస్తే ఓకే అక్క అయితే నేను ఇప్పుడు ఒకటి అయితే ఆర్డర్ పెడతాను వెజ్ ఒకటి నాన్వెజ్ ఒకటి మేము ఇక్కడ ఒక టూ మెంబర్స్ ఉన్నాము అంతే వెజ్లో అయితే మీరు ఇప్పుడు ఫస్ట్ చెప్పారే దొండకాయ ఫ్రై పప్పు అండ్ పాలకూర ఇంకొకటి కడతారు అవన్నీ ఒకటే ప్యాక్లోనే ఇస్తారా లేక సపరేట్ సపరేట్ అమౌంటా ఒకటేనా దానికి అంతా కలిపి ఫోర్ హండ్రెడ్ రూపీసా అక్క ఓకే అక్క నాన్వెజ్కి అయితే ఏదైనా ఒక్కో దానికి ఒక్కో ప్రైజ్ ఓకే అక్క ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీల్స్ ఒకటి బుక్ చేయండి తరువాత నాన్వెజ్లో ఒకటి కబాబ్ ఒకటి ఒక హాఫ్ కేజీ బుక్ చేయండి ఇక్కడ ప్రక్కనే ఆఫీస్ మాది విప్రోది అక్కడికి పంపించండి మీ బా అబ్బాయిని సరే థ్యాంక్ యూ అక్క